మీ దగ్గర మెన్యూ ఇవ్వాలి ఫస్ట్ మెన్యూ చెప్పండి నేను నాన్ వెజ్ ఓకే నాకు చికెన్ బిర్యానీ నేను ప్రిఫర్ చేస్తా చప్పగా ఓకే నాకు కారం ఎక్కువ ఉండద్దు బోన్స్ ఉండాలి లెగ్ రెండు కావాలి కూల్ డ్రింక్స్లో నాకు ఈ తమ్స్అప్ ఒక వన్ లీటర్ తమ్స్అప్ బాటిల్ ఇంకా గ్లాసెస్ త్రీ గ్లాసెస్ పెట్టండి టేబుల్ మొత్తం చెయ్యండి మా ఫ్రెండ్స్ వస్తారు వల్ వచ్చినాక చూస్తాం అప్పుడు చూస్తాం ఇంకా స్వీట్స్లో ఏమేం ఉంటాయి ఓకే అయితే ఖీర్ ఉంటుందా ఏదన్నా పాయసం ఏదన్నా పాయసం ఓకే స్టార్టర్స్లో కూడా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉందా ఓకే అదివ్వు లేదు లేదు ఇంతే ఓకే ఓకే త్యాంక్ యూ